బైకింగ్ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఏంటంటే పెద్ద బైక్లు ఈ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బైకింగ్లోకి కొత్తగా వచ్చేవాళ్లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్థాయికి మించి వాళ్ళ స్థాయికి మించి పెద్ద బైక్లు కొనడానికి మొగ్గు చూపి చూపిస్తున్నారు దానివల్ల అప్పులు చేసైనా సరే పెద్ద బండ్లు కొని బైకింగ్లోకి వద్దాం అని అనుకుంటున్నారు అది ప్రస్తుతం ట్రెండ్ మార్గాలు మార్గాల గురించి మాట్లాడితే ప్రస్తుతం అయితే బైకింగ్లో ఎక్కువ నడిచే మార్గాలు ఏందంటే కాశ్మీర్కి బాగా ఎక్కువ మంది వెళ్తున్నారు అదే లడాక్ కాని లేక్ కాని ఎక్కువగా వెళ్తున్నారు అదే ఇటు కింది సైడ్కి వచ్చేసరికి కేరళకి ఎక్కువగా అయితే వెళ్తున్నారు అదే గోవాకు గాని అరకు కానీ ఇవి అయితే ఎప్పుడైనా ఉం ఎప్పుడైనా బాగా రద్దీగా ఉండే మార్గాలే బైకర్లకు